తెలుగు భాష అనేది నా యొక్క మాతృభాష నా దేశం యొక్క మాతృభాష నా రాష్ట్రం యొక్క మాతృభాష కనుక తెలుగు అనేది చిన్నప్పటి నుంచే నేను విద్య నేర్చుకున్నప్పటి నుంచి నేను స్కూల్ క్లాస్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యాను ఆ రోజు నుంచి తెలుగు తెలుగు అనేది చాలా ప్రాణఖ్యంలో ఉంది తెలుగు భాష అనేది నా సొంత తల్లి లాంటిది ఎందుకంటే తెలుగు భాషలోనే ఇప్పుడు ననుండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష అనేది చాలా అత్యధికంగా అనుభవం చూపిస్తుంది ఎందుకంటే చిన్న పిల్లల నుంచి చ చనిపోయే ముసలి వాళ్ళ వరకు తెలుగులోనే మాట్లాడతారు తెలుగు భాష అనేది నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఇప్పటికీ నా అనుభవం తెలుగు భాష తెలుగు భాష ఎక్కడన్నా తెలుగు భాష తెలిసిన వాళ్ళుంటే వాళ్ళు నాకు మాతృభాష సమానం లాంటి వాళ్ళ దగ్గరి వాళ్ళు దగ్గర చుట్టం వాళ్ళు అనే ఒక భావం కలుగుతుంది నానుల తెలుగు భాష నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను ఎప్పుడూ అంటే నేను పుట్టినప్పటినుంచి అందుకే కదా అది మాతృభాష అనేది తల్లి ఎప్పుడైతే మనని కడుపు నుంచి కంటుందో ఆ రోజు నుంచే మనం తెలుగు భాషనే వింటు ఉంటాం మనం మాటలు రాకున్నా కాని తెలుగు భాషనే వింటాం తెలుగుతోనే ప్రతి ఒక్కరూ మనం తెలుగులోనే పరిగలిస్తారు కాబట్టి అందుకే అది మాతృభాషగా అయింది కావున తెలుగు భాష నాకు మాతృభాష లాంటిదని ఖచ్చితంగా చెప్పగలను ఇది నేను నేర్చుకోవడం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నేను ఒకటవ సంవత్సరం ఉన్నప్పటి నుంచి తెలుగు భాషలోనే మాట్లాడుతున్నాను రాత్రల్లో మాత్రం విద్య విద్య నేర్చుకునే సంవత్సరం నుంచి ఆయ నుంచి తర్వాత నేర్చుకున్నా కావచ్చు కాని నేను రాయనే మాట్లాడం తెలుగులో నేర్చుకున్నా కనుక తెలుగు భాషతోన్న అనుభవం అమ్మ లాంటిది తెలుగు వింటే ఒక చక్కటి అనుభవం వస్తుంది తెలుగు భాష తెలిసిన అన తెలిసిన వాళ్ళుంటే ఆరేవిరిన స్నేహితులు వీళ్ళు నా బంధువులు అనే ఒక హ్యా ఒక ఒక హ్యాపీనెస్ నా మనసులో కలుగుతుంది